అవును సార్ రాత్రి పన్నెండు గంటల నుండి లీటర్కి ఐదు రూపాయలు పెరిగింది ప్రభుత్వ నిర్ణయం సార్ అంతర్జాతీయ మార్కెట్ వల్ల ధరలు పెరిగినాయి మేమేం చేయలేము సార్ ఆ ఆర్డర్ వచ్చింది వెంటనే అమలు చేశాము కరెక్టే సార్ చాలా మంది షాక్ అయ్యారు అవును సార్ వాళ్ళు కూడా ఎక్కువగా బాధపడుతున్నారు రాత్రి పన్నెండులోగానే మెసేజ్ వచ్చింది సార్

చెప్పండి సార్ ఆ సార్ చాలామంది తెలిసి ముందే క్యూలు పెడతారని చెప్పలేదు సార్ మాలాంటి వాళ్ళకు ఇదే పెద్ద సమస్య సార్ ఇది చాలామందికి టెన్షన్ సార్ ఇది ఓకే సార్ బెంటన్ంగాని నేనుకుతా మేము అదే అనుకుంటున్నాం సార్ అలా చెప్పకండి సార్ నిజంగా భయం అవుతుంది తప్పకుండా వస్తాయి సార్ ఓపీక ఉండాలి కదా ఆయన గదిలో ఉన్నారు మీరు వెళ్లి మాట్లాడవచ్చు అవును సార్ రోజు కొట్టేవాళ్ళు వస్తారు మేము కూడా జనమే కదా సార్ ఇదిగోండి సార్ తీసుకోండి మీకు కూడా గుడ్ డే సార్